మన భారతదేశంలో చాలా రాష్ట్రాలయితే ఉన్నాయి వాటితో పోల్చి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అన్ని రాష్ట్రాల్లో వినోద కార్యక్రమాలు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసిన వినోద కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే మా రాష్ట్రంలో ఎక్కువగా ఫ్యాషన్ షోలు ఇంకా భారతీయ శాస్త్రీయ సంగీతము

కి సెలవులు కట వచ్చినప్పుడు వాళ్ళని సరదాగా అలా తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వాళ్ళు ఆ ఎగ్జిబిషన్లో హై జెయింట్ వీల్లు కొలంబస్ ఇవన్నీ ఎక్కి ఆనందిస్తు ఉంటారు అలాగే పిల్లల గేమ్ గేమ్స్ కట్టా ప్లే చేయడానికి ప్లే స్కూల్స్ ఇలాంటి ఉంటాయి వినోద కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి సర్కస్ కూడా ఎక్కువగా తీసుకెళ్తారు అన్నమాట ఎందుకంటే ఇందులో కూడా కోతి ఆడే ఆటలు ఇంకా ఏనుగు ప్రదర్శించే అనేకమైన కార్య కార్యక్రమాలు గట్రా ఉంటాయి అవన్నీ చూసి పిల్లలు అట్టా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువ అలాంటి ఆట్లకి తీసుకెళ్తా ఉంటారు ఇంకా సినిమా హాల్లు హైనాక్స్లు ఇలాంటివి మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట తరచు ఎక్కువగా పార్టీలు ఎక్కువగా జరుగుతా ఉంటాయి ఎక్కువగా ప్రాముఖ్యంగా సంగీతానికి ఎక్కువగా ఎక్కువగా మాతో మాలో మా ఆంధ్రప్రదేశ్లో వ్యాల్యూ ఎక్కువ ఇస్తారన్నమాట అందుకనే ఎక్కువ ప్రదర్ ఎక్కువ సంగీత ప్రదర్శనలు ఎక్కువగా జరుగుతా ఉంటాయి కనుక అందరం వెళ్తా ఉంటాము అప్పుడప్పుడు మనసుకు కూడా ప్రశాంతంగా కలిగేటట్టుగా మేం అప్పుడప్పుడు ఆ సంగీత ప్రదర్శనలు చూస్తూ ఆనందంగా ఉంటామన్నమాట మా మనసు కూడా కొంచెం నెమ్మది పడతుంది అలాగ ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే మా ఆంధ్రప్రదేశ్లో ఇలాగా ఇన్ని కార్యక్రమాలు అయితే వినోద కార్యక్రమాలు జరుగుతా ఉంటాయన్నమాట ప్రజలందరినీ ఆనందపరచడానికి ప్రజలందరినీ ఆకట్టుకోవడానికి అనేక కార్యక్రమాలు మా భారత ప్రభుత్వం వారు ఇంకా అనేక మంది కలిసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు